మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావిధానం చాలా బాగుంది సార్ ఎందుకంటే కార్పోరేట్ స్కూళ్ళోకన్నా గవర్నమెంట్ స్కూళ్ళో విద్యావిధానం బాగుంది సబ్జెక్ట్లు ఏఏ సబ్జెక్ట్లు చాలా బాగా బోధిస్తున్నారు టీచర్లు బాగున్నారు బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు ఇంక కార్పోరేట్ స్కూళ్ళో ఎలా చెప్తున్నారో అలా మన స్కూళ్ళో కూడా అలాగే చెప్తున్నారు తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ లాంటివి చాలా బాగా చెప్తున్నారు మన పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు కార్పోరేట్ స్కూళ్ళు కన్నా చాలా మంచి బోధన చెప్తున్నారు ఒక రకంగా కార్పోరేట్ స్కూళ్ళు కన్నా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రరాష్ట్రం స్కూల్స్లో ఇంకా బాగా చెప్తున్నారు సూపర్గా చెప్తున్నారండి చాలా బాగుంది విద్యా విధానం ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి ఇంటికి రాంగానే పిల్లలు ఏం చేస్తారో చూస్తాం కాబట్టి అర్థం అవుతుందండి చాలా బాగుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏఏ సబ్జెక్ట్లు బోధిస్తున్నారో ఆయా సబ్జెక్ట్లు పిల్లలకి చెప్పటం చాలా బాగుందండి